ఆంధ్రప్రదేశ్లో ముఖ్ ఎక్కువుగా జరుపుకునే పండుగల గురించి కావాలండి నాకు ఫెస్టివల్స్ ఏం చేసుకుంటారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అని అవునండి ముఖ్యంగా జరుపుకునే పండుగలండి

అవునా అండి ఎన్ని రోజులు చేస్తారండి ఈ పండగని

అవునా

అహ నెలంత చేస్తారా

వావ్ అవునా

అదే డిసెంబర్ నెలంతా జరుగుతావుంటది క్రిస్మస్

ఈ నెల వచ్చేస్తుందనమాట

అవునండి

అవునా

బాగ జరుగతుందైతే పల్లెటూర్లో జరుగుతాయి బాగ

ఈ డిసెంబర్ నుండి జనవరి జనవరి వర డిసెంబర్ జనవరి బాగ జరుగుతాయి పందుగలైతే అక్టోబర్ లోనేమో దసరా జరుగుతుంది అన్నమాట ఈ మూడు పండుగలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా బాగ జరుపుకునే పండుగలు ఇవి

అవునా అదే పండుగలు ఇవన్నీ ఎలా చేస్తారో ఏంటో తెలుసుకుందాం ఇవన్నీ చూద్దామనే వచ్చాము ఇవన్నీ తెలుసుకొని చూసి ఈ కల్చర్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో కల్చర్ ఎలా ఉంది ఫెస్టివల్స్ ఎలా చేస్తారు ఇవన్నీ నేను చూసి తెలుసుకుని ఒక ప్రాజెక్ట్ తయారు చేసి తెలియనోళ్ళకి చెప్పొచ్చు అనే ఉద్దేశంతో వచ్చాను చెప్పారు కదా ఇయన్నీ చూసుకొని వెళ్తాను నేను సరేనండి థ్యాంక్ యూ అండి వివరాలన్నీ చెప్పినందుకు